నేను ఉదయం లేచినపుడు ఎక్కువగా దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటాను నేను శివుణ్ణి పూజిస్తాను కాబట్టి శివుడికి సంబంధించిన పాటలను ఎక్కువగా పాడుతూ ఉంటాను అదే విధంగా నేను నిత్యం కూడా పాటలు పాడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటాను అంతే కాకుండా నేను ఎక్కువగా జానపద పాటలు పాడుతూ ఉంటాను నాకు శ్రీకాకుళంలో ఉన్న పాటలు ఎక్కువగా ఇష్టము ఇక్కడ పాడుతున్న జానపద పాటలు నేను చాలా ఇష్టపడుతాను నేను ఎప్పుడు ఒత్తిడిగా ఫీల్ అయినా సరే ఒంటరిగా కూర్చోని ఈ పాటలు పాడుకుంటూ నేను ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాను అదే విధంగా నేను ఏదైనా పని చేసినపుడు ఒంటరిగా ఉన్నపుడు నేను పాటలు పాడుకుంటూ పని చేస్తూ ఉంటాను నాకు జానపద పాటలు అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఇవి పల్లెటూరి గొప్పతనాన్ని ఉట్టిపట్టేలాగా మనకు కరెక్టుగా చూపిస్తాయి అందుకని నాకు ఈ జానపద పాటలు అంటే చాలా ఇష్టము ఇవి వినటానికి చాలా బాగుంటాయి దీంట్లో అర్ధం ఉంటుంది మనకి అర్ధమయ్యేలా ఉంటుంది అందుకే నాకు ఈ జానపద పాటలు అంటే చాలా ఇష్టము